పాత మరియు కొత్త మాధ్యమాలు మధ్య తేడాలు ఎన్నో ఉన్నాయి అంతే కాకుండా మరిన్ని విషయాలు ఎన్నో ఉన్నాయి అంటే మనకి తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి పాత మాధ్యమాలలో ఇచ్చే విషయాలు చాలా నిజా స్వరూపంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలిసే విధానంగా ఉంటుంది అది ఇప్పుడు ఇచ్చే మాధ్యమాల్లో ప్రతి ఒక్క విషయం నిజమైనదా అంటే ఒక ప్రశ్నార్హం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చే మాధ్యమాలలో విషయాలు ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూపియ్యడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని దాచి ఏ విషయాన్ని చూపించాలో ఆ యొక్క విషయాన్ని ప్రస్తుతం చూపియడం లేదు ఏ విషయం అనవసరమైన విషయం ప్రతి ఒక్కటిని ప్రజల చేత చూపిస్తున్నారు కానీ ఏ ఏ ఒక్క విషయం అవసరమవుతుందో ఆ యొక్క విషయం మాధ్యమాల ద్వారా చూపియడం లేదు ప్రస్తుతం ఉన్న టీవీ నైన్ కాని టీవీ ఫైవ్ సాక్షి ప్రతి ఒక్క మాధ్యమాలు ఇప్పుడు జరిగే ప్రస్తుత విషయాలపైన ఆసక్తి చూపడం లేదు అనవసరమైన విషయాల పైన ఆసక్తి చూపించి అటువంటి విషయాన్నీ ప్రజల చెవిలోకి పంపిస్తున్నారు అంతే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఇలా చూపించాలనేది మాధ్యమాలు నేర్చుకోవాలి పాత విధానంలో చూసినట్లయితే పాత మరియు కొత్త మాధ్యమాలలో చూసినట్లయితే పాత పాత మాధ్యమాలలో ఎక్కువ విషయాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంటారు అదే ప్రస్తుతం న్యాయవిచ్చే విషయాలు మాధ్యమాలలో ఏవి నిజ నిజమైనవా అంటే ఒక ప్రశ్నార్హం ఎందుకంటే ప్రస్తుత విషయాలు ఏవి నిజస్వరూపంగా లేదు ప్రతి ఒక్క విషయాలు మన ప్రజలకు చేరవేసే న్యూస్ లో కానీ ఏ ఒక్క విషయాలు నిజమైనది కాదు ఎందుకంటే ప్రస్తుతం వచ్చి మాధ్యమాలలో వచ్చే విషయాలు ప్రతి ఒక్క ఆలోచనలు మంచివి కావు ఎందుకంటే అనవసరమైన విషయాలను ప్రజల చేతకి పంపిస్తున్నారు కానీ అవసరమైన విషయాలు ప్రస్తుతం మాధ్యమాలలో చూపిడం లేదు ఈ యొక్క పాత మాధ్యమాలలాగా కొత్త మాధ్యమాలలో ఎన్నో విషయాలో తేడాలు ఎన్నో విషయాలు తేడాలు ఉన్నాయి ఇలా ప్రస్తుతం వచ్చే మాధ్యమాలలో పాతకాల మాధ్యమాల్లాగా ప్రస్తుతం లేదు